నేను మా ఇంట్లో సొంతంగా కథలు ఎక్కువ చదువుతాను తెలుగు కథలు చదవలేనప్పటికీ ఇంగ్లీష్ నలలు మటుకి చాలా చదువుతాను చాలా మంచి అనుభవం ఉంటుంది నేర్చుకునేది చాలా ఉంటుంది నన్ను నేను ఆ పుస్తకంలో లీనం అయిపోతాను అలాగే నా పిల్లలకు కూడా అదే నేర్చుకోమని నేను వాళ్లను కూడా ప్రోత్సహిస్తాను